హలో గుడ్ మార్నింగ్ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మీరు ఏ ప్లేసులకి వెళ్లాలనుకుంటున్నారు మ్యాడమ్ మీరు ఓకే మ్యాడమ్ అంటే మీరు ఆంధ్ర కాదా మ్యాడమ్ మీది ఓకే మ్యాడమ్ మ్యాడమ్ మీరు అంటే ఏ డేట్ న వస్తారో మాకు చెప్తే మా టైమ్ లో మీకు మాకు వాన్ ఏమన్నా స్లాట్లు ఏమీ లేకపోయినా ఏమున్నా మేము మేము చూసుకుని చెప్తాము మ్యాడమ్ మీకు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ మ్యాడమ్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ మ్యాడమ్ అంటే రేపేనా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అంటే మ్యాడమ్ ఇక్కడ అసలు దేనికి వస్తున్నారు మ్యాడమ్ ఇక్కడ అంటే ఏమన్నా ఫెస్టివల్ కి అయి వస్తున్నారా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అయితే మ్యాడమ్ మీరు ఈ మంత్ కన్నా నెక్స్ట్ మంతే రావడం బెటర్ కొంచం వీలు చూసుకుని మ్యాడమ్ నెక్స్ట్ మంత్ దసరా ఉంది మనకి ఇలాగ రాజమండ్రి సైడ్ మొత్తం మనకిక్కడ తూర్పు గోదావరి జిల్లా మొత్తం బాగా జరుగుతాది మ్యాడమ్ లేదు కోనసీమ జిల్లా అంటే మీరు ఒక వన్ వీక్ ఉండేలా చూసుకుంటా వస్తే మేము మొత్తం అంతా మీకు ఎక్కడెక్కడ మాకు తెలుస్తది కదా మ్యాడమ్ మాకు ఎప్పుడు ఎక్కడ బాగుంటదని సో మేము ఆ ఏరియాకి తిప్పుతాం మ్యాడమ్ మీకు అంటే మీరు ఈ మంత్ కన్నా నెక్స్ట్ మంత్ లో రావడానికి చూసుకోండి మ్యాడమ్ అవును మ్యాడమ్ అంటే ఈ మంత్ ఫెస్టివల్స్ అన్నీ ఆల్రెడీ అయిపోయింది వినాయక చవితి ఉండేది వినాయక చవితి అయిపోయింది అండ్ నెక్స్ట్ మంత్ దసరా ఉంది మీరు దసరాకి ఏమన్నా వీలుంటే మీకు అప్పుడు చెప్తాము మ్యాడమ్ మీరు ఓకే అంటే అప్పుడు మీకు స్లోట్ బుక్ చేస్తాం మేము సో మీరు వన్ వీక్ ఉంటారా మీకు మీ ఇష్టం అంటే ఇది టెన్ డేస్ జరుగుతది మ్యాడమ్ ఇది మీ ఇష్టం మ్యాడమ్ మీరు ఎన్ని డేస్ ఉంటారు అంటే అన్నీ డేస్ నేను మీకు అకామోడేషన్ ఇవన్నీ మీకు ఎరేంజ్ చేస్తాను మ్యాడమ్ ఎక్కడ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్